మనం రోజు వారి ఆటలు ఆడటం వలన మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి మనం రోజువారి ఆటలు ఆడటం వల్ల మనకు మనసికంగా చాలా సంతోషంగా ఉంటుంది మనకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఆటలు కాపాడతాయి మనం రోజువారి ఆటలు ఆడితే మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపిస్తుంది అందువలన మనం రోజువారి ఏదో ఒక ఆట ఆడటం వల్ల మనకు చాలా సహాయపడుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది